హలో నమస్తే అండీ రామ్ నగర్ కాలనీలోనా ఓకే అండీ టూ బీహెచ్కే కావాలా త్రీ బీహెచ్కే కావాలా లేకుంటే సింగల్ది చాలా ఓకే ఆ ఏరియాలో అయితే ఇప్పుడు కాస్ట్ కొంచం ఎక్కువుగా ఉందండి అరౌండ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ దగ్గర వస్తుంది పక్క ఏరియాలోని ఆ పక్క ఏరియాలోనే లక్ష్మీనగర్లో ఇంకా కొన్ని బాగున్నాయి హౌసెసు అంటే చుట్టుపక్కల పార్క్ ఉండడం కానీ సూపర్మార్కెట్స్ అన్నీ కొంచం దగ్గర్లోనే ఉన్నాయి స్కూల్స్ కూడా దగ్గర్లోనే ఉన్నాయి ఆ ఏరియాలో ఏమన్నా చూస్తారా ఐడియా ఉందా కొంచం మొత్తం ఫర్నిచర్ ఫర్నిషింగ్ ఫినిషింగ్ కూడా చేసేసారు వాటర్ ప్రాబ్లమ్ అస్సలుండనే ఉండదు చుట్టు పక్కల అలాంటి ఇష్యూస్ కూడా ఏముండదండి వీక్లీ అదే మంత్లీ సెకండ్ సాటర్డే మాత్రం ఒక టూ అవర్స్ కరెంట్ పవర్ కట్ అవుతుంది అది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఆ టైమ్లో మాత్రం మోటర్ అలా వేసుకోండి కానీ మిగితా వాటర్ ప్రాబ్లమ్ అయితే అస్సలేం లేదు బోర్ కూడా ఉంది ఆ ఇంట్లోనే ఇంట్లోనే నీళ్లొస్తాయి బయట మీరు నీళ్లు పట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు చుట్టు పక్కలంతా వాస్తంత పక్కాగా ఉంటుందండి నేను చూసి పెట్టే ఇల్లులన్నీ వాస్తు కరెక్టుగా ఉండే ఇల్లులే మీకు ప్రిఫర్ చేస్తాను రెండు మూడు ఉన్నాయి కాస్ట్ ఒక మనం బార్గెన్ చేస్తే ఒక ఒక ఫైవ్ లాక్స్ దాకా తగ్గిచ్చచ్చు ఓనర్ నాకు బాగా తెలుసు ఆయనే నిన్న కాల్ చేసి ఇలాగేమన్నా ఉంటే మంచి పార్టీ ఉంటే చెప్పండీ అని చెప్పారు ఇన్స్టాల్మెంట్ గురించి నేనడగలేదండి నేనడిగి చూస్తాను మీకోసమనేసి అడుగుతాను ఇన్స్టాల్మెంటు ఒక ఎన్ని ఇయర్స్ దాకా ఉంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది టూ ఇయర్స్ అంటే ఓకే అండి టెన్ ఇయర్స్ పైనంటేనే కొంతమంది ఆలోచిస్తారు నే టూ ఇయర్స్ అయితే అడిగి చూస్తాను నేనడిగి మీకు కాల్ చేస్తాను అదంతా ఏం లేదండీ గార్డెనింగ్ లోపలే బాల్కనీ లోపలే ఉంది గార్డెనింగ్ మీకు వెనకాల ఏం చెట్లు కావాలన్న ఏస్కోవచ్చు కొంచం స్పేస్ వదిలే గట్టున్నారు ఇల్లు ఫ్రంట్లో పార్కింగ్స్కి వెనకాల గార్డెనింగ్కి ప్లేస్ ఉంది మీరు దారాలంగా యూస్ చేసుకోవచ్చండి ఓకే నేను రేపు కాల్ చేస్తాను ఏరియా మీకు మా మ్యాప్ చేస్తాను మ్యాప్ ఎక్కడుందని అడ్రెస్ లింక్ పెడుతాను మీరొచ్చేయండి నేను చూపిస్తాను సెండ్ చేస్తాను ఓకే అండీ థ్యాంక్ యూ